బైకర్స్గా మేము ఎదుర్కొనే సవాళ్ళలో ముఖ్యమైనవి సరిహద్దు దాటుతున్నప్పుడు సరైన పత్రాలు లేకపోవడం పోలీసులు లాగడం వంటివి అలాగే బ్రేకులు ఆగిపోవడం మరియు కళ్ళల్లో దుమ్ము ధూళి పడి అలర్జీ కళ్ళు దురదలు వంటి ప్రమాదాలు జరగడం ప్రయాణం చేసేటప్పుడు కావలసిన పత్రాలు అలాగే కళ్ళకు కళ్ళజోడు తలకు హెల్మెట్టు ముక్కుకు మాస్కు ధరించడం వల్ల పైన చెప్పిన ప్రమాదాలను అధిగమించవచ్చునని నా అభిప్రాయం మాస్కు కళ్ళజోడు ఉపయోగించడం వలన వాతావరణంలో మార్పులు జరిగిన కూడా ఎలాంటి ప్రమాదాలు జరగవు